హలో సార్ నమస్తే సార్ సార్ నేను టీటీడీ బోర్డ్ మెంబర్ సార్ సారు క్రౌడ్ అంతా ఎక్కువగా ఉంది సారు చూస్తున్నాం సార్ చూస్తున్నాం సార్ అక్కడ సెక్యూరిటీ కూడా పెంచాము సార్ ఓకే సార్ అవును సార్ అవును సార్ ఎక్కువైపోతోంది సార్ ఓకే సార్ సరే సార్ పెంచుతాము సార్ ఓకే సార్ సరే సార్ పెడదాము సార్ సారు కంపార్ట్మెంట్స్ మనకి ఎక్కువగా జనాభా వస్తున్నారు సార్ భక్తులు ఎక్కువ రావటం వల్ల కంపార్ట్మెంట్లు ఎక్కువ నిండిపోయాయి సార్ అంతే సార్ కొంచెం మీరు సెక్యూరిటీ కొంచెం కానిస్టేబుల్ని క్రింద ఉన్న కానిస్టేబుల్ని కలిపి కొంచెం సార్ ఓకే సార్ మీరు అవి చెప్పి పంపిస్తే కొంచెం ఎక్కువ అవుతుంది సార్ క్రౌడు ముప్పై కంపార్ట్మెంట్లు నిండిపోయింది సార్ అందుకే సార్ రేపు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా సార్ అందుకే సార్ ఒక ఐదు వందల మంది కానిస్టేబుల్లు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి సార్ గుళ్ళో అయితే బాగానే ఉంది సార్ క్రౌడు ఎక్కడికక్కడ కానిస్టేబుల్స్ పెట్టి సెక్యూరిటీని పెట్టి అంతా చూస్తున్నాం సార్ బాగానే అదే విధంగా ఎక్కడికక్కడ ఈ సీసీ కెమెరాస్ కూడా పెట్టాము సార్ ఎటువంటి దొంగతనాలు జరగకుండా అవును సారు అవును సార్ అవును సార్ అవన్నీ చూస్తున్నాము సార్ అవును సార్ అనౌన్స్మెంట్ కూడా ఎక్కువ పెట్టాము సార్ అదే విధంగా భక్తులకి వాటర్ ప్యాకెట్సు లేదు సార్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సార్ మాకు అదే సార్ కొంచెం సెక్యూరిటీ మాత్రం కొంచెం పెంచండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్